మా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే పక్షి చిలుక చిలుక ఒకే రంగాలతో ఆకర్శణీయంగా ఉండే పక్షి దీన్ని పెంపుడు జంతువులుగా కొంతమంది పెంచుతారు సుమారు మూడు వందల యాభై జాతుల చిలుకలు ఎనభై ఐదు ప్రజాతులల్లో ఉన్నాయి ఇవి సిటసి ఫార్మిస్ క్రమానికి చెందినవి ఇవి ఉష్ణ సమ శీతోష్ణ మండలాల్లో నివసిస్తాయి వీటిని సిట్ట సైనెస్ అని కూడా పిలుస్తారు వీటి రెండు వర్గాలుగా పిలుస్తారు రెండు కుటుంబాలుగా వర్గీకరిస్తారు నిజమైన చిలుకలు కపూట అని అంటారు ఇవి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఆస్ట్రేలియా దక్షిణ అమెరికా ఖండాల్లో ఎక్కువ రకాలుగా కనిపిస్తాయి